మేడం కు కుమారి క్యాబ్ డ్రైవర్స్ సర్వీసా అండి మేడం మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి కాకినాడ నుంచి గుంటూరు వెళ్లాలనుకుంటున్నామండి ఈ నెల ఇరవై మూడున వెళ్దామనుకుంటున్నామండి టోటల్గా ఆ ఆరుగురు ఉంటారండీ మమ్మల్ని ఆరుగురిని కాకినాడ నుంచి గుంటూరు తీసుకెళ్లాలండి గుంటూరులో ఒక నైటు స్టే చేస్తాము మళ్ళీ స్టే చేసిన తరవాత మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి మధ్యాన్నానికి మేము మళ్ళీ కాకినాడ వచ్చేస్తామండి టోటల్గా అదే మాకు ఇరవై మూడుకి క్యాబ్ ఏమైనా అవైలబుల్గా ఉందా అండి అందుబాటులో ఉందేమో చూస్తారా ఏజ్డ్ పీపుల్స్ కట్ట ఎవరూ లేరండి మాములుగా అందరమూ నలుగురు అబ్బాయిలు ఉంటారండి ఇద్దరు అమ్మాయిలు ఉంటారండి ఓకే మేడమ్ అదే మేడమ్ కారు ఏసీ కార్ ఉండేలా చూడన్ ఏసీ ఉండేలా చూడండి నేను లొకేషన్ పంపుతాను మేడం అంటే ఎక్కడికి రావాలి ఏంటి అని మీకు తెలిసే ఇదీ జీజీహెచ్ దగ్గిరా కచ్చిరిపేట వీధి ఉంటుంది మేడం కచ్చిరిపేట స్ట్రీట్ ఉంటుందండి అలా లోపలికొస్తే అక్కడా వెంకటేశ్వర కాలనీ అని ఉంటుంది ఆ వెంకటేశ్వర కాలనీ కొచ్చి సెకండ్ స్ట్రీట్ లోపలికొస్తే అక్కడ మధుబాబు గారి ఉంటుంది మేడం అక్కడికొచ్చి నాకు ఫోన్ చేస్తే నేను వస్తాను మేడం బయటికి అదే మేడం అవును మేడం నేనే సప్లై నేనే ప్రొవైడ్ చేస్తానండి ఫుడ్ షెల్టర్ నేనే ప్రొవైడ్ చేస్తాను అవును మేడం నేను నేనే ప్రొవైడ్ చేస్తానండి ఓకే మేడం పే చేస్తానండి ఓకే మేడం అయితే నాకూ డ్రైవర్ నంబర్ గట్ట నాకు నాకు వాట్సప్ చేయండి మేడం నేను నా డ్రైవర్కి లొకేషను అలాగే నేను డ్రైవర్తో ఒకసారి కాంటాక్ట్ అవుతాను మేడం ఎక్కడికి రావాలి ఏంటి అని చెప్పి చెప్తాను మేడం ఓకే థ్యాంక్ యు మేడం